మా స్కూలులో నాకు బాగా ఇష్టమైన సబ్జెక్టు బయాలజీ ఇది మనుషుల గురించి మొక్కల గురించి మరియు మనుషుల నుంచి ఎలాంటి పర్యావరణ కలుషితాలు జరగకూడదు అనేది అన్ని విషయాల పైన మానవ జీవితాన్ని గురించి మానవుడి యొక్క శరీర ఆకృతి గురించి అందులో జరిగే సిస్టంల గురించి ప్రక్రియల గురించి అవన్నీ చ తెల తెలియజేస్తుంది ఇష్టం లేని సబ్ కష్టంగా ఉండే సబ్జెక్ట్ అనేది సోషల్ అందులో హిస్టరీ జియోగ్రఫీ అనేవి చాలా కష్టంగా ఉండేవి మా స్కూలులో నాకు బాగా సంతోషకరమైన రోజు జ్ఞాపకాన్ని ఇచ్చిన రోజు అంటే అది మా చిన్నప్పటి కంప్యూటర్ ల్యాబ్ డేస్